పిల్లల జీవితంలో ఆన్లైన్ చదువులు కోచింగ్లు ఎలా ప్రభావితం చేసాయో ఒకసారి చెబుతాను వినండి రెండు వేల పంతొమ్మిది రెండువేల ఇరవైలో మనకి కరోనా అనే మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది ప్రపంచాన్ని గడ గడా గడ గడా వణికించిన విషయం మన అందరికీ నిజమెరిగిన సత్యం దీని వల్ల ఎవరూ బయటకి రావడానికి వీలు అనేది లేదు ఆఫీసులు స్కూళ్ళు ఎక్కడికి ఎవరు ఎవరు ఏ పని చేసేవారు అయినా బయటకి రావడానికి లేదు ఓన్లీ డాక్టర్లు పోలీసులు నర్సులు మాత్రమే మనకు సేవలందించడం అనేది మనకు జరిగింది అటువంటి సమయంలోను పిల్లలు నష్ట పోకూడదని పాఠశాల యాజమాన్యం ఒక ఆలోచన చేసింది అదే ఆన్లైన్లో కోచింగ్లు ఆన్లైన్లో చదువు చెప్పడమనేది అందరికి పేరెంట్స్కి అది తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది తల్లిదండ్రులు పిల్లలు ఎంతో సంతోషించారు కానీ స్మార్ట్ స్మార్ట్ఫోన్ ఉంటేనే మీకు ఆన్లైన్ క్లాసులు అనే అనటం కూడా జరిగింది ఫోన్ వున్నా వారే ఆ కో క్లాస్లకి డబ్బులు కట్టడం జరిగింది ఆ క్లాసులు వినటం కూడా జరిగింది అలాగే స్మార్ట్ఫోన్ లేని వాళ్ళ డబ్బులు కట్టలేని వాళ్ళకి కూడా ఈ చదువు అనేది కోచింగ్లకే అనేది పెట్టించి పట్టించుకోలేకపోవటం కూడా జరిగింది అది ఏదేమైనా కొంత కాలం కొంత సమయం అలాగా ఒక సంవత్సరం అలాగా ఆన్లైన్ క్లాసులు చెప్పడం జరిగింది విద్యార్థులు అందులో హోమ్ వర్కులు ఇవ్వడం టీచర్స్ హోంవర్కులు ఇవ్వడం పిల్లలు హోంవర్క్ చద్దా శ్రద్దగా చేసి మళ్ళీ వాళ్ళకి టీచర్స్కి పెట్టడం జరిగింది ప్రతీ క్లాస్ మిస్ అవకుండా చూడటం జరిగింది వినడం జరిగింది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతా చక్కగా అంత బాగానే జరిగింది ఈ ఫోన్లు వల్ల చదువు అనేది కుంటు పడకుండా మనకి యాజమాన్యం అంటే పాఠశాల యాజమాన్యాలు బాగానే చేసాయి కానీ ఇందులో ఒక రిమార్క్ కూడా ఉంది అంటే నష్టం కూడా ఉంది ఈ ఫోన్లు పిల్లలకి అలవాటు అయిపోయింది బాగా అలవాటు అయిపోయింది ఇంట్లోనే కూర్చోవడం తినడం తాగటం ఫోన్లు చూడటం టీవీలు చూడటం ఇంకా అందరం చేసే పని అదే కాబట్టి తరువాత కూడా పిల్లలు ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది అదే పుట్టిన పిల్లాడికి కూడా ఫోన్ ఇస్తేనే ఊరుకుంటాడు తరువాత ఫోన్ లేకపోతే ఫోన్ తీసుకుంటే ఏడ్చేస్తాడు ఆ ఆ పరిస్థితి మన అందరికి తెలిసిన విషయమే ఆన్లైన్ క్లాసులు అనేసి ఎప్పుడైతే ఫోను పిల్లల దగ్గరికి చేరిందో అందులోనే పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్స్ షోస్ ఇష్టం ఉన్న అవి లేనివి ఇలాగా ఇష్టమై ఇష్టం ఉన్నాయి కొన్ని ఇష్టం లేనివి కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని అన్ని రకాల కూడా ఈ ఫోన్లో చూడటం జరిగింది జరగటం వల్ల కొందరైతే మంచిగా ఉపయోగించుకున్నారు ఫోన్ని కొందరైతే చూడరానివి చూడు చూసి కూడా ప్రాణాపాయాలు తెచ్చుకున్న వారు కూడ ఉన్నారు కానీ తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వటం మంచిదే పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారని మీరు ఒకసారి పిల్లలని ఏం చేస్తున్నారో ఫోన్ ఇస్తున్నారు మంచిదే ఏం చూస్తున్నారో అని కూడా మీరు ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళ అబ్జర్వేషన్ చేస్తూ ఏదైనా చూడరానిది చూస్తే ఇవి చూడకూడదని చెప్పడం ఫోన్ చూడటం వల్ల కంటి చూపుకు కూడా ప్రమాదం కంటి చూపు కూడా మందగిస్తుందని కూడా చెప్పాలి అలాగే దీంట్లో ఉన్న వైరస్ కూడా మనకి మనకి ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పిల్లలకి ఎక్కువ ఫోన్ ఇవ్వకుండా ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించేలాగా పిల్లలకి తెలియజేయాలని తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నాను